రవాణా పరిశ్రమ గురించి చెప్పాలి అంటే బస్సులు రైళ్ళు విమానాలు అవన్నీ కూడా అవి లేకపోతే మనం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి అన్నది అవ్వనే అవ్వదు అస్సలు సో బస్సులు ఏంటంటే మనం ముందుగా మనం ఫోన్లోనే మన టికెట్లవి కూడా బుక్ చేసుకొని ఆ టైంకి మనం దూరంగా వెళ్ళి ఎక్కడో బుక్ చేసుకొని టికెట్ల కోసం లైన్లో నిలబడి గంటల తరబడి ఉండి అవన్నీ చేసుకొనే ఇబ్బంది లేకుండా మనకి ఫోన్లోనే యాప్స్ ద్వారా మనకి టికెట్ బుకింగ్ అన్నది చాలా చాలా యూజ్ఫుల్ అందరికీ కూడా అలాగే రైళ్ళు కూడా అంతే రైల్లో కూడా మనం ముందుగా మన రిజర్వేషన్ లేకుండా మనం ఎక్కడికి కూడా వెళ్ళలేము అంతసేపు నించొని లగేజ్ పట్టుకొని పిల్లల్ని అది పట్టుకొని వెళ్ళాలంటే చాలా చాలా కష్టపడాలి అలాంటివేమీ లేకుండా మనకి ఏ కష్టం రాకుండా డబ్బులు పోయినా సరే సుఖంగా వెళ్ళి హ్యాపీగా రీచ్ అయ్యి జర్నీ అంటే భయప భయపడిన వాళ్ళు కూడా హ్యాపీగా మేము జర్నీ చేయగలం హ్యాపీగా వెళ్ళొచ్చు అని అనుకునే వాళ్ళలో నేను ఒకదాన్ని అలా రిజర్వేషన్ ఉంటే హ్యాపీగా కూర్చొని మన నచ్చింది తింటూ సాంగ్స్ వింటూ బుక్స్ చదువుకుంటూ మనం హ్యాపీగా వెళ్ళచ్చు దాన్ని అది మాత్రం చాలా బాగుంటుంది రవాణా పరిశ్రమ పెట్టిన ఈ యాప్స్ అని మనం టికెట్ బుకింగ్స్ అని అవి కూడా చాలా బాగుంటాయి అలాగే ట్రైన్లు రైళ్ళు ఎక్కడైతే ఉన్నాయో మనం అవన్నీ చేసుకోవడం అవన్నీ ఆన్లైన్లో చూసుకోవడం ఆ లైసెన్స్ కోసం మన అప్లై చేసుకోవడం ఆ రైళ్ళు ఎక్కడున్నాయి అన్నది మనకి ఫోన్లో వాళ్ళకి కూడా త్వర తెల్సిపోతుంటుంది అంటే ఎంతసేపట్లో మనకి ఏ ప్లాట్ఫాం మీదకి వస్తుంది ఎంతసేపట్లో రీచ్ అవుతాం అన్నది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు అది ఒకటి మాత్రం చాలా బాగుంది